నమస్తే అండి అమరావతి రెస్టారెంట్ ఏనా నేను ఇంతకముందు ఒక ఆర్డర్ పెట్టానండి అది మీకు వచ్చిందా ఏం పెట్టానంటే నాలుగు ఇడ్లీ ఒక పార్సెలు రెండు ఆనియన్ దోశ పెట్టానండి అది మీకు అందిందా పంపించేరా అని తెలుసుకుందామని కాల్ చేసానండి దయచేసి నా ఆర్డరు త్వరగా పంపించ్చరా